నమస్కారం సార్ ఏమి కావాలి సార్

అంటే మీ మీరు బాస్మతియా సార్ లేదంటే నార్మల్ సోనా మైసూర్ ఏనా సార్ బాస్మతి అయితే మరి ఇండియా గేట్ బాస్మతి అయితే బాగుంటుంది అండి అది మాములుగా కేజీ ప్యాకెట్ మూడు వందలు మూడు వందలు ఉంటదండి రెండు వందల యాభై మూడు వందలు ఉంటుంది మీకు బస్తా అనుకుంటే ఒక పదిహేను వందలు వేసుకోండి పదిహేను వందల నుంచి పదిహేడు వందలు మధ్యలో ఉంటుంది అది ఇండియా గేట్ అండి ఇండియా గేట్ చాలా మంచి బ్రాండ్ అండి ఇది అసలు చాలా మంది ఇదే తీసుకెళ్తూ ఉంటారు ఎన్ని బస్ లేదండి లేదండి బాగానే ఉంటుంది అండి మీరు అసలు చూసుకో అక్కర్లేదు కావలిస్తే సాంపిల్గా మీరు ఒకటి ఓ పని చేయండి ఇంకా ఎన్ని రోజులు ఉంది అండి మీకు ఫంక్షన్కి అయితే ఓ పని చేయండి నేను కేజీ ప్యాకెట్ ఒకటి ఇస్తాను అండి ఈరోజు నైట్ తీసుకెళ్ళి ఒకసారి మీరే వండండి మీకు తెలుస్తుంది కదండి అప్పుడు రైస్ క్వాలిటీ ఎలా ఉంది అని సేమ్ అదే క్వాలిటీ సోనా మైసూర్ లలితా బ్రాండ్ ఉంది అలాగే మీరు బ్రాండ్ బట్టి ఎక్కువ మంది అయితే లలితా తీసుకెళ్తూ ఉంటారు బస్తా అది లే తగ్గుతుంది లేండి అది పన్నెండు వందలకు వచ్చేస్తుంది పన్నెండు నుంచి పదమూడు వందల మధ్యలో ఉంటాదది పాతది అంటే ఇప్పుడు కష్టం అండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంతలేదు మరి ఇంకా ఏమన్నా కావాలండి మీరు షుగర్ కానీ పంచదార కానీ పంచదార బిస్కెట్లు ఇంకా స్వీట్ స్వీట్లు కూడా ఉంటాయి అండి మా దగ్గర గోధుమపిండి కావాలా అండి మీరు లిస్ట్లో ఇవన్నీ నాకు సరేనండి మీరు రేపు సాయంత్రం రాగలరా అంటే ఈరోజు కొంచెం చాలా రద్దీగా ఉంది రేపు సాయంత్రం వచ్చి మీరు ఇచ్చారు అంటే నేను ఎళ్ళుండికి సాయంత్రానికి మీకు కట్టి ఇచ్చేస్తాను అండి సరేనండి వాట్సాప్ చేసేయండి ఈరోజు సరేనండి లేకపోతే అన్నీ మీకు అలాగేనండి మీరు అస్సలు అండి మీరు కావళ్తే మీరు ప్యాకెట్ తీసుకెళ్ళండి ఇంటికి ఇప్పుడే మీకు ఏమన్నా డౌట్ వస్తే మళ్ళీ చెప్పండి నాకు కావళ్తే మారుస్తాను నేను కావళ్తే నంబర్ వన్ అండి ఇది నంబర్ వన్ క్వాలిటీ అండి అసలు మీరు ఎవరినన్నా అడగండి షాపు గురించి ఎవరైనా అంతా బాగానే ఉంటుంది బాగా చెప్తారు సరేనా అండి మీరు వాట్సప్ చెయ్యండి